తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జాతరలు అంటే చాలా ప్రత్యేకమైన ప్రముఖ జాతరలు ఉంటాయి ముందుగా నా చిన్నప్పటి జ్ఞాపకాలు పంచుకునే కంటే ముందు అసలు తెలంగాణలో ఎన్ని రకాల జాతరలు ఉన్నాయి అనేది తెలుసుకుందాము తెలంగాణ రాష్ట్రంలో జాతరలన్నీ జానపదాలు జీవన జీవన విధానాన్ని విశ్వసాలు విశ్వాసాలను ధార్మిక జీవనానికి అద్దం పడుతుంది తెలంగాణలోని పల్లెల్లో జాతరలు జరుగుతూ ఉంటాయి వాటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా కనిపిస్తాయి అంతే ప్రతి ప్రాంతానికి ఏదో ఒక జాతర అనేది ఉంటుంది కానీ అన్నింటిలో కొన్ని మాత్రమే ప్రముఖంగా ప్రత్యేకంగా ఉంటాయి అలాంటి వాటిల్లో మొదట సమ్మక్క సారలమ్మ జాతర ఇది ములుగు జిల్లాలో ఉంటుంది అంటే మేడారంలో జరిగే జాతర ఇది మేడారం సమ్మక్క సారక్క జాతర అంటారు రెండేళ్ళకి ఒకసారి ఇది అవుతుంది ముఖ్యంగా అక్కడ ఉండే

ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామ దేవత ఉన్న మరియు భారత దేశంలో లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి కొన్ని ముఖ్యమైన జాతరలు మేడారం జాతర సమ్మక్క జాతర ఇవి ఉంటాయి అయితే ఇందులో ఒకటి పైడితల్లి జాతర అని ఉంటుంది

మొక్కుకున్న వారి నుంచి ఆ జీవాలను అందుకున్న పోతురాజులు మేక మెడలు వెనక్కి విరిచి తన నోటితో ఆ మెడని పట్టి అమాంతం కొరికేస్తారు గింజుకున్నా మేకను గాలిలో విసిరేసి నేలకు వేసి కొట్టి అత్యంత దారుణంగా కొట్టి చంపేస్తారు కొన్ని జాతరలలో కాళ్ళతో చచ్చే వరకు మూగజీవులని తొక్కి చంపడం ఒక భాగం ఒక్కో కులం నుంచి ఒక్క ప్రతినిధి ముందుకు వచ్చి జాతర ప్రారంభ దినాలను ఇలా మేకనో గొర్రెనో తొక్కి చంపేస్తారు

సిడిమానుకు వేలాడదీసిన మూగజీవిని మరుసటి రోజు కిందకి దింపాక అదృష్టం బాగుండి బ్రతికితే దాన్ని ఇంకా జోలికి వెళ్ళరు అది మేసిన చేలులో సిరులు పడుతాయని ఒక నమ్మకం బియ్యం కొలత వేసి గ్రామానికి గుడి గుడిలో పెడితే మరుసటి రోజు అది పెరుగుతాయని కొన్ని గ్రామాలు విశ్వసిస్తారు బ బంగారంతో వేసిన ఏదో ఒక వస్తువు ఆ గ్రామంలోకి పు పుట్టలో వేసి మరుసటి రోజు తవ్వి తీస్తారు తిరిగి దొరికితే ఆ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించి పూజ చేస్తారు ప్రభుత్వం జోగిని వ్య వ్యవస్థను నిషేధించిన తరువాత జాతరలో మాతంగి నాట్యం ఆడాల్సిందే మాతంగి లేకుంటే ఏ జాతర ప్రారంభం కాదు ఒక వేటుతో దున్నపోతును తెగనరికి ఆ రక్తంతో కలిసిన అన్నాన్ని గ్రామ పొలిమేరలో విసరడం పలు గ్రామాల్లో కనిపించే సాధారణమైన దృశ్యం ఈ సమయంలో పలువురు అంటే పొరుగు ఊరు వాసులు ఎవరూ ఆ గ్రామంలో అడుగు పెట్టకుండా కర్రలు బరిసెలతో

పోయేదాన్ని మేడారం జాతరకు అక్కడ ఇక్కడ పోయేదాన్ని ఒకసారి నాకు గుర్తుకు ఉన్నది చెప్తాను భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలంలో మేడారం జాతర జరుగు జరుగుతూ ఉండేది భారత దేశంలోనే ఇది పెద్ద గిరిజన జాతర అంటే మొత్తం దేశంలోనే అయితే ముందు ఉమ్మడి రాష్ట్రం అంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ నుంచి విడిపోయింది కానీ అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పందొమ్మిది వందల తొంభై ఆరులో అనుకుంటాను ఫిబ్రవరి నెలలో ఒకటికి ఫిబ్రవరి నెల ప్రారంభం అంటే ఒకటో తారీఖూ రోజే జాతర పండుగ రాష్ట్ర పండుగగా ప్రకటించారు అప్పట్లో అప్పుడు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేది దీన్ని నాలుగు రోజులు మొదటి రోజేమో పునుగొండ నుంచి పగిడిగిద్ద రాజుని మేడారానికి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ట ప్రతిష్టిస్తారు రెండో రోజున సమ్మక్క తల్లిని కన్నెపల్లి అంటే కన్నె బోయినపల్లి నుంచి ఊరేగింపుగా మేడారానికి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ట చేస్తారు మూడో రోజు ఏమో సమ్మక్క తల్లిని మేడారానికి ఈశాన్యపు వైపు ఉన్న చిలకల గట్టు నుంచి ఊరేగింపు తీసుకొని వస్తారు అయితే దాంట్లో మా నాన్న చిన్నగా ఉన్నపుడు నన్ను ఏం చేసాడంటే అక్కడ బెల్లంతో అంటే బెల్లం మనలని జోకుతారు అన్నట్టు ఒక తక్కెడ ఉంటుంది ఆ తక్కెడలో మనం ఇక్కడ ఉంటుంది బెల్లం సమర్పిస్తారు అంటే మనం ఎంత బరువు ఉంటామో అంత బెల్లాన్ని దేవునికి సమర్పిస్తాము అంటే దాన్ని బెల్లాన్ని అమ్మవారి ప్రసాదం అది బెల్లం అనరు దాన్ని బంగారం అంటారు బెల్లాన్ని అలా మా నాయన నన్ను కూర్చోబెట్టి బెల్లం సమర్పించేది అది నాకు చిన్నప్పుడు మరచిపోలేని జ్ఞాపకం ఇంకా అక్కడ అయితే మూడు రోజుల మూడో రోజు అలా చేస్తారు నాలుగో రోజు ఏమో సమ్మక్క సారక్క తల్లులు ఇద్దరినీ తిరిగి వ వన ప్రవేశం చేయిస్తారు అంటే మళ్ళీ వాళ్ళు వనంలోకి పంపిస్తారు సమ్మక్క జాతర ప్రతీ రెండు అంటే ప్రతీ రెండు ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది అన్నట్టు అది

అక్కడింకా అంటే వనం పెద్ద వనం వనంలో దేవుడు ఉంటాడు మొత్తం చుట్టూ ముట్టూ అడివి అడివిలో మధ్యలో పద్మనాభ స్వామి కొలువై ఉంటాడు అక్కడ ఎలా అంటే క్రింద మొత్తం వనము వికారాబాద్ అంటే మొత్తం అడవి పెద్దగా అడవి ప్రాంతం ఫారెస్ట్ ఏరియా అది అందులో మేము పోయేవాళ్ళము పోయి అడవిలో క్రింద దేవుని గుడి ఉండేది ఇప్పుడు అంటే డెవలప్ అయింది కానీ అప్పుడు ముప్పై ఏళ్ళ క్రితము ఎక్కడ డెవలప్మెంట్ నేను చిన్నగా ఉండేది ఒక పదహారేళ్ళు పదిహేనేళ్ళు ఉంటి ఒక ముప్పై ఐదు నలభై ఏళ్ళ క్రితం మాట మా నాయనతో పోయేదాన్ని పోయి చూసేసి మా నాయన జాతరలో బొమ్మలు అవీ ఇవీ ఇప్పించేవాడు తెచ్చుకొనేదాన్ని అక్కడ అక్కడ ఉన్న అక్కడ మనము జాతరకి పోయినా అక్కడ సేదతీరినా సరే మన ఆరోగ్యం బాగవుతుందనే నమ్మకం కాబట్టి ప్రతీ ఏడాది నవంబర్లో అంటే అక్టోబర్ నవంబర్లో అంటే కార్తీక మాసంలో కార్తీక మాసం నెలలో అక్కడ జాతర జరుగుతుంది పున్నమి నాడు పోయి జాతర చేసుకొని వచ్చేవాళ్ళము మేము అందరం కలిసి ఇంటికి వెళ్ళి అన్నం వండుకొని తిని ఇక రాత్రికి అదే తినేసి ఉండి పొద్దున ఏమైనా ఇంత అక్కడే టిఫిన్లు చేసి లేకుంటే వండుకొని ఇంకా మా అమ్మ అయితే గిన్నెలు తెచ్చి గిన్నెలో ఇంత బువ్వ అంటే బియ్యం అవీ ఇవీ తెచ్చుకొని పోయేవాళ్ళము కారం నూరుకొని పోయేది ఇంకా అక్కడే పోయి అన్నం వండుకొని మంచిగా కారం వేసుకొని తినీ విస్తరాకులు అప్పట్లో ఇప్పుడంటే పేపర్ ప్లేట్లు అవన్నీ వచ్చాయి అప్పట్లో అవన్నీ ఏమీ లేవు విస్తరాకులలో వాటిలలో వీటిల్లో తినేవాళ్ళము ఇక మా నాయన నేను మా అమ్మ అందరము కలిసి ఇక పోయి వచ్చేవాళ్ళము మంచిగా అలా చాలా జాతర్లకు తిప్పాడు మా నాయన మన్యంకొండ జాతర అనంతగిరి జాతర సమ్మక్క సారక్క జాతర యాదిగిరి గుట్టకు పోయేవాళ్ళము ఇప్పుడు డెవలప్మెంట్ అయింది తెలంగాణ ప్రభుత్వం చే చేసింది అంతకుముందు అంత లేకుండే గుట్ట ఎక్కి పోయేవాళ్ళము నలభై ఏళ్ళ ముచ్చట నలభై ఏళ్ళ క్రింద ముచ్చట అంటే మామూలా చాలా మార్పులు వచ్చాయి ఇప్పట్లో ఇలా ఎన్నో జాతరలు చాలా సంస్కృతీ సంప్రదాయాలు అన్ని గుర్తుకు వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ధన్యవాదాలు